అవును సార్ రెస్టారెంట్ చెప్పండి ఎస్ సార్ తెలంగాణలో అథంటిక్ ఫుడ్ చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు మీరు అంటే ఐమీన్ అథంటిక్ ఫుడ్ అంటే తెలంగాణ సార్ ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు అందులో ఏ టైప్ కావాలి సార్ సార్ ఇప్పుడు ఫేమస్ అంటే నార్మల్గా బిర్యానీ ఉంటుంది గారెలు ఉంటాయి ఇంట్లో చేసుకునే పొంగ్ పిండి వంటకాలు ఉంటాయి ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ అంటే ఏంటి నాన్ వెజ్ సార్ దాంట్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి చికెన్ కానీ వెజ్ కానీ దాని తర్వాత మటన్ కానీ కీమా కానీ ఇట్లా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి సార్ మా దగ్గర మాత్రం మీరు ఏ ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తారో అది ఏ ఫుడ్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంది సార్ మీకు ఏ టైపు ఆఫ్ ఫుడ్ కావాలన్న ఉంది ఇంకా మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర మొత్తం హోంమేడ్ ఉంటుంది సార్ హోంమేడ్ మళ్ళీ దీంట్లో ఎట్లా అంటే మొత్తం మేము బాయ్స్తో కాకుండా గర్ల్స్ అంటే అంటే అమ్మాయిలతో కుక్ చేయిస్తాం సార్ లేడీస్తో కుక్ చేయిస్తాం సార్ చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం మళ్ళీ అంటే ఈ చక్కెర పొంగలి గారెలు పిండి వంటలు ఉంటాయి కదా సార్ సకినాలు కారపుపూసలు ఇవి కూడా ఇవి కూడా మేము మెయింటైన్ చేస్తాం సార్ మీకు హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ చేస్తాం మీరు చిల్డ్రన్స్కి కావాలంటే చిల్డ్రన్స్కి ఇస్తాం మేము అలా ఏమి లేదు సార్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం అట్లనే అండ్ ఇంకా సార్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో ఉంటుంది సార్ మా ఉంటుంది సార్ అవైలబుల్గా ఉంటుంది అది మీరు ఏ టైంలో వచ్చిన కూడా లేదు సార్ లేదు సార్ మన దగ్గర స్టోర్స్ ఉంటాయి సార్ మనది మన దగ్గర ఉంటుంది మనం మెయింటైన్ చేస్తాం సార్ దాన్ని సార్

అవును సార్ చేస్తాం మీ మీ ఆ ఏ అలా ఏమి లేదు సార్ మీ ఆర్డర్ని బట్టి మీ మీ ఆర్డర్ని బట్టి అదే సార్ ఇప్పుడు మీరు ఆర్డర్ ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిర్రు అప్పుడు ఎక్స్ట్రా అంటే వర్కర్స్ని పెట్టుకొని చేయిపిస్తాం సార్ ఇప్పుడు అట్లా

అవును సార్ సార్ మీరు ఒకసారి మన ఆఫీ మన రెస్టారెంట్కి రండి సార్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం మనం ఫోన్లో వద్దు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ రేపు రండి సార్ మాట్లాడదాం థ్యాంక్ యూ సార్